భారతదేశం ఎదుర్కొంటున్న కొన్ని అతిపెద్ద పర్యావరణ సమస్యలు గాలి కాలుష్యం భారతదేశంలో గాలి కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది క్యాన్సర్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది నీటి కాలుష్యం భారతదేశంలో నీటి కాలుష్యం కూడా చాలా ఎక్కువగా ఇది తాగునీటి కొరతకు మరియు ఆహార విషయానికి దారితీస్తుంది వ్యర్ధాలు భారతదేశం భారీగా వ్యర్ధాలను ఉత్పత్తి చేస్తుంది మరియు ఈ వ్యర్ధాలను సరిగ్గా నిర్వహించడం సవాలుగా ఉంది అటవీ నష్టం భారతదేశం అటవీ నష్టంతో బాధపడుతుంది ఇది వాతావరణ మార్పు మరియు వన్య ప్రాణులు అంతరించిపోవడానికి దారితీస్తుంది భూమి క్షీణత భారతదేశంలో భూమి క్షీణత ఒక సమస్య ఇది భూమి ఉత్పాదకతను తగ్గిస్తుంది మరియు పోషకాలను కోల్పోతుంది గత కొన్ని సంవత్సరాలుగా భారత దేశంలోని పకృతి రూపం చాలా మార్పు చెందింది నదులు కాలుష్యం నిండి ఉన్నాయి అడవులు నరికి వేయబడ్డాయి మరియు భూమి క్షీణించింది ఈ మార్పులు సీజన్లలో కూడా మార్పులకు దారితీసాయి వేసవి ఎక్కువగా వేడిగా మరియు రుతుపవనాలు ఎక్కువగా అరుదుగా ఉన్నాయి ఈ పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది కానీ ఇంకా చాలా పని చెయ్యాలి ప్రజలు కూడా పర్యావరణం గురించి అవగాహన పెంచుకోవడం మరియు పర్యావరణ అనుకూల జీవనశైలిని గడపడం ద్వారా సహాయం చేయవచ్చు